ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోని ఒక రాష్ట్రం ఇది వినోదానికి అనేక అవకాశాలను అందిస్తుంది రాష్ట్రం యొక్క ప్రధాన వినోద కేంద్రాలు లేదా జిల్లాలు విస్తృత సైని విశ్రాంతి కార్యకలాపాలను అందిస్తాయి వీటిలో షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు పబ్బులు మరియు క్లబ్బులు ఉన్నాయి రాష్ట్రంలోని కొన్ని ప్రసిద్ధ వినోద కేంద్రాలలో హైదరాబాద్ విజయవాడ మరియు విశాఖపట్నం ఉన్నాయి హైదరాబాద్ రాష్ట్ర రాజధాని మరియు రాష్ట్రంలో అత్యంత జనాధారణ పొందిన వినోద కేంద్రం హైదరాబాదులో అనేక షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు పబ్బులు మరియు క్లబ్బులు ఉన్నాయి విజయవాడ రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరం మరియు ఇది కూడా అనేక వినోద కేంద్రాలను కేంద్రాలకు నిలయం విజయవాడలో అనేక షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు పబ్బులు మరియు క్లబ్బులు ఉన్నాయి విశాఖపట్నం రాష్ట్రంలో మూడవ అతి పెద్ద నగరం మరియు ఇది కూడా అనేక వినోద కేంద్రాలకు నిలయం విశాఖపట్నంలో అనేక షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు పబ్బులో మరియు క్లబ్బులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని ఇతర పరిశుద్ధ వినోద కేంద్రాలలో కర్నూలు కాకినాడ మరియు తిరుపతి ఉన్నాయి